పుస్తకాలు కాకుండా నేను మ్యాగజైన్లు న్యూస్ పేపర్లు చాలా చదువుతాను న్యూస్ పేపర్లు ద హిందూ ఈనాడు పేపర్లు ఎక్కువగా నేను చదువుతాను పుస్తకాలు చదవడం కూడా నాకు ఎంతో ఇష్టం ఇంట్రెస్ట్ కాబట్టి నేను పుస్తకాలను చదవడానికి రోజులో కనీసం ఒక గంటను నేను కేటాయిస్తాను పుస్తకాలను చదువుతాను అలాగే న్యూస్ పేపర్లను కూడా చదువుతాను